హలో చెప్పుల షాప్ ఆ మీ దగ్గర అది చెప్పులు ఉన్నాయా మీ దగ్గర క్రాక్స్ స్లిప్పర్స్ సరేండి షూస్ ఉన్నాయా మీ దగ్గర చిన్నపిల్లలకి పెద్ద పెద్దవాళ్ళకి అందరికి ఉన్నాయా ఓన్లీ చిన్నపిల్లలలకు ఉన్నాయా చిన్నపిల్లలలకు ఎంతంది రేట్ పెద్దవాళ్ళకి అంతా రేటా మాకు షూస్ కావాలి షూజ కంపెనీ వచ్చేసి బాట బాటా వచ్చేసి నంబర్ నైన్ ట్వంటీ డెలివరీ అంతా రేటా బయట ఆన్లైన్లో తక్కువనే ఉందిగా డిస్కౌంట్ లేదా ఇంకా చిన్ని పిల్లలకి ఎట్లా తీసుకుంటారండి షూస్ టూ షూస్ స్లిప్పర్స్ ఒకటి డెలివరీ ఛార్జ్ డెలివరీ ఉంది మీ దగ్గర డైరెక్ట్ తీసుకోనికి ఉందా ఓకే నాకు ఆన్లైన్ కావాలి

డిస్కౌంట్ లేదా తక్కువ ఓకే ఓకే ఓకే ఓకే సరే అండి రేపే అండి ఈవినింగ్ పార్టీ ఉంది ఫార్టీకి వెళ్ళాలి